నమస్తే మేడం ఆ అదే మేడం ఇక్కడ మా అబ్బాయిని అడ్మిషన్ కోసం అని వచ్చినాము ఇక్కడ స్కూల్లో డీటెయిల్స్ తెలుసుకుందామని అంటే అడ్మిషన్ ఫీజు ఎంత ఇక్కడ క్లాసెస్ ఎట్లా ఉంటాయి ఇంగ్లీష్ మీడియం కదా

ఆ ఓకే మేడం ఇప్పుడు మా బాబుని చేయించుకు మీరు అడ్మిషన్ తీసుకోవడానికి ఫీజు ఎంత తీసుకుంటారు ఎల్కేజియే

ఓకే మేడం

ఆ ఓకే మాకు అంటే వ్యాన్ చార్జెస్ యూనిఫామ్స్ బుక్స్ అన్నీ మీరే ప్రొవైడ్ చేస్తారా మేము కొనుక్కోవాలా ఓకే అన్నీ కలుపుకొని వన్ ఇయర్కి ఫోర్టీన్ థౌసండ్ అవుతుంది ఆ ఓకే మేడం ఇప్పుడు మేము ఎప్పుడు తీసుకొచ్చి జాయిన్ చేయాలి ఇప్పుడు అడ్మిషన్ తీసుకొని వెళతాము థౌసండ్ కట్టి తరువాత వచ్చి మేము ఎప్పటి నుండి స్కూల్లో పంపించాలి ఓకే ఇవాళ అడ్మిషన్ తీసుకొని ఫిఫ్టీన్త్ నుండి మేము స్కూల్కి పంపించాలా ఆ ఓకే మేడం ఓన్లీ మేము మనీ పే చేస్తే మీరే మిగతా అన్నీ ఆ ఫోర్టీన్ థౌసండ్లోనే వన్ ఇయర్కి ఇస్తారు ఆ ఓకే మేడం సరే నేను ఇవాళ అడ్మిషన్ తీసుకుంటాను మేడం

ఓకే మేడం